ఒకటవతేది ఒకటొనేల రెండువేల ఒకటి రెండవ తేదీ రెండో నెల రెండువేల రెండు నాలుగోవ తేదీ ఐదో నెల రెండువేల ఆరు ఇరవై తొమ్మిదవ తేదీ తొమ్మిదో నెల రెండువేల నాలుగు ఇరవై రెండొవ తేదీ ఎనిమిదో నెల రెండువేల ఆరు ఇరవై ఒకటో తేదీ ఇరువై రెండో నెల రెండువేల ఇరువై ఒకటి